కనుమరుగవుతున్న భద్రపరచవలసిన కొన్ని భారతీయ కళా శైలులు ఏమిటి అని అంటే ముఖ్యంగా నాకు తెలిసి ఒగ్గు కళాకారులు కనుమరుగవుతున్నారు ఎందువలన అంటే వారికి ఈ ఆధునిక కాలంలో ఒగ్గు ఒగ్గు కళను ప్రోత్సహించేవారు లేకపోవడం వలన వారు ఒగ్గు కళను వారు ఒగ్గు ఒగ్గు కళను చ చేయకపోవడం వలన వారికి ఆదాయం అనేది రాకపోవడం వలన వారు ఒగ్గు కళలు అనేటివి ప్రదర్శించలేకపోతున్నారు అదేవిధంగా తోలుబొమ్మలాటలో ఇవి మన సెల్ ఫోన్లు సినిమాలు థియేటర్లు వచ్చినప్పటినుంచి ఈ తోలుబొమ్మలాటలకు ఆదరణ అనేది తక్కువ అయిపోయింది కావున ఈ కళలు అనేవి వెనుకబడిపోయినాయి అని నా అభిప్రాయం వీటిని మనం మన ప్రాచీన ఆస్తిగా భావించి మన ప్రాచీన కళగా భావించి మనం ఇలాంటి కళలను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఒగ్గు కళాకారులను తోలుబొమ్మలాట కళాకారులను ప్రోత్సహించాలని ఈ ఈ కళలను కొన్ని ప్రోగ్రామింగ్ ప్ర ప్రదేశాలలో అంటే కళాశాలలలో పాఠశాలలలో జరిగే ప్రో ప్రోగ్రాలలో ప్రదర్శించాలని అదే విధంగా ఈ ప్రాచీన కళలను నూతన వి విద్యార్థులకు తెలిసే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను